నేను హాయ్ విద్యుత్ అంతరాయం సమయం బ్యాకప్ జనరేటర్ను ఉపయోగించడం గురించి వివరించడానికి నేను కాల్ చేస్తున్నాను నేను తెలుసుకోవాల్సిన ప్రత్యేక టారిఫ్ రేటు లేదా ఛార్జ్లు ఏమైనా ఉన్నాయా అప్పుడు కస్టమర్ సర్వీస్ హో అవును విద్యుత్ అంతరాయం సమయంలో బ్యాకప్ జనరేటర్ను ఉపయోగించడానికి మాకు నిర్దిష్ట రేట్లు మరియు ఛార్జ్లు ఉన్నాయి దయచేసి మీ సెటప్ గురించి కొంచెం చెప్పగలరా మీరు ఏ రకమైన జనరేటర్ను ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నారు అప్పుడు నేను నేను డీజిల్ జనరేటర్ను ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నాను మరియు విద్యుత్ అంతరాయ సమయంలో దానిని ఉపయోగించడంతో సంబంధం ఉన్న ఏవైనా అదనపు ఛార్జ్లు లేదా

బాగుంది డీజిల్ జనరేటర్ల కోసం మాకు యూనిట్లకు ఎక్స్ మొత్తం ప్రత్యేక టారిఫ్ రేటు ఉంది అదనంగా విద్యుత్ అంతరాయ సమయంలో బ్యాకప్ జనరేటర్ను ఉపయోగించడం కోసం వై మొత్తం ఒకేసారి రిజిస్ట్రేషన్ ఫీస్ ఉంటుంది నేను నాకు అర్థమైంది మరియు నేను తెలుసుకోవాల్సిన ఇతర ఛార్జీలు ఏమైనా ఉన్నాయా అప్పుడు కస్టమర్ సర్వీస్ అవును యూనిట్కు జెడ్ మొత్తం ఇంధన సర్ఛార్జ్ ఉంది అది మీ బిల్లుకు వర్తించబడుతుంది కానీ చింతించకండి మేము ఈ ప్రక్రియ ద్వారా మీకు మార్గనిర్దేశం చేస్తాము మరియు ఇందులో ఉన్న అన్ని ఛార్జీల గురించి మీకు తెలుసని నిర్ధారిస్తాము నేను సరే అది బాగుంది దయచేసి సమాచారం కోసం మీరు నాకు రిఫరెన్స్ నెంబర్ లేదా డాక్యుమెంట్ అందించగలరా అప్పుడు కస్టమర్ సర్వీస్ ఖచ్చితంగా మీ రిఫరెన్స్ నెంబర్ మేము మీకు అన్ని వివరాలతో కూడిన ఆధారాాలను ఈమెయిల్ను కూడా పంపుతాము